మన భారతదేశంలో చాలా నృత్యాలు ఉన్నాయి అందులో ఓ మోహిని అట్టం పేరని ఈ కథాక్కళి కూచిపూడి ఒడిస్సి ఈ దాండియా గర్భా ఒక్కొక్క రాస్ ఇలా మొదలైన నృత్యాలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొకమైన నృత్యం చేస్తూ ఉంటారు ప్రాంతాల వారీగా వారి యొక్క డాన్స్ అనేది వేరే విధంగా ఉంటుంది కదా నృత్య శైలులు అనేది భారతదేశంలో చాలా రకాలుగా ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి ఒక్కొక్క నృత్య నృత్య శైలులు ఉన్నాయి నృత్యకారులు బాగా తె ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే బిజ్జు మహారాష్ మహారాజా సుధాచంద్రన్ యా యామినీగౌతమ్ ఇంకా ప్రభుదేవ ఇలా చాలామంది ప్రసిచిద్ధి చెందిన నృత్యకారులున్నారు ప్రపంచ వ్యాప్తంగాను అయితే మైఖేల్ జాక్సన్ ఇలా చాలా మంది ఉన్నారు మళ్ళీ వాళ్ళ డాన్స్లో ఒక ప్రత్యేకమైన వైబు ఉంటుంది వాళ్ళు నృత్యం చేసేటప్పుడు వాళ్ళ నృత్యం శైలిపైనే ఆధారపడి వాళ్ళు ప్రసిద్ధి చెందుతారు ఒక్కొక్కరి నృత్యం అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరు చేసే విధానం వాళ్ళ హావభావాల ప వ్యక్తం చేస్తూ ఉంటాయి